నేను అమెజాన్లో బిగ్ మిలియన్ సేల్స్లో ఒక హెయిర్ కండిషనర్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను దాని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఉండేది నాకు ఆఫర్స్లో ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే వచ్చింది దాన్ని ఏంటంటే నేను డైలీ డే బై డే హెయిర్ కండిషనర్ అనే దాన్ని వాడే దాన్ని వాడడంతో నా ఫస్ట్ హెయిర్ అనేది ఏంటంటే స్ట్రాంగ్ అయింది స్ట్రాంగ్ అయిన తర్వాత కొన్ని రోజులకు అలా హెయిర్ గ్రోత్ అనేది కూడా నాకు కనిపించింది అలా కనిపించడంతో నేనేం చేశానంటే డౌ కంపెనీలోనే హెయిర్ జెల్ అనేది కూడా తీసుకున్నాను తీసుకున్న హెయిర్కు అనేది అప్లయ్ చేసేదాన్ని అలా అప్లయ్ చేయడంతో డాండ్రఫ్ అనేది మొత్తం పోయింది పోయి నా హెయిర్ గ్రోత్ అనేది కూడా ఎక్కువగా పెరిగేది అలా పెరగడంతో నా ఫ్రెండ్స్ కూడా చూసి నా ఫ్రెండ్స్ కూడా దీన్ని వాడడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయడంతో ఒక వన్ మంత్ అయిన తర్వాత ఈ హెయిర్ కండిషనర్ని స్టాప్ చేసేస్తే మొత్తం హెయిర్ అంతా ఊడిపోయి డాండ్రఫ్ అనేది ఎక్కువైపోయి మొత్తం హెయిర్లో మొ త్తం అంత ఊడిపోయి సన్నగా అయిపోయాయి హెయిర్ అనేది చాలా వీక్ అయిపోయింది వీక్ అయిపోయి హెయిర్ మొ త్తం ఊడిపోతూ వచ్చేసింది చాలా సన్నం అయిపోయింది హెయిర్ అంతా చాలా లాస్ అయిపోయాం దీని రేటింగ్ చూసి మేము తీసుకున్నాం కాకపోతే ఏంటంటే లాస్ట్కు దీని రేటింగ్ కూడా పడిపోయింది